నేను ఫుడ్ ఆర్డరు పెట్టుకుందాం అనుకున్నానండి అది ఏది తక్కువ ఉందో సెటలో కూపన్ చూసుకొని తక్కువుండే దాన్ని ఆర్డరు పెట్టుకుంటానండి ఏది తక్కువ ఉందో చూసుకొని అది బిర్యానీ కానీ లేకపోతే ఇంకా టిఫిన్ ఏదైనా కానీ ఆర్డరు పెట్టుకుంటాను తక్కువ ఉండేది సెల్లో చూసుకొని ఆర్డర్ ఏది తక్కువ ఉందో అదే పెట్టుకుంటాను